హాయ్ బాగున్నాను మీరు ఎలావున్నారు ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు అందరు మేమూ బాగున్నాం భోజనం చేసావా చెప్పండి అవును

తప్పకుండా తప్పకుండా చెప్తాను మన మన రాష్ట్ర మన ఆంధ్రరాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి ఒకటి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రెండు అమరావతి లెజిస్లేటివ్ మూడు కర్నూలు జ్యుడిషియల్ ఇంతే అండి మీరు మీ పిల్లలకు చుట్టుపక్కల వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పండి తెలుసుకుంటారు పర్లేదు అండి పర్లేదు అండి